బట్టలు ఉతకడం అనేది ఒక రోజు వారి పని ఒకదానిని సరైన రీతిలో చేయడం చాలా ముఖ్యము వాటిలో శుభ్రంగా మరియు తాజాగా ఉండడానికి వాటిని సరిగా ఉతకడం మరియు ఆరబెట్టడం చాలా ముఖ్యం బట్టలు ఉతకడానికి మీరు కింద దశలను అనుసరించాలి మొదట నీ బట్టలను రకాలను బట్టి వేరు చేయండి తెల్లటి బట్టలు రంగుబట్టలను మరియు పరిమళ ద్రవ్యాలతో మురికిపడిన బట్టలు వేరు చేయాలి తర్వాత మురికిని తొలగించడానికి నీటిలో నానబెట్టాలి నానబెట్టిన ఇరవై ముప్పై నిమిషాలకు సరిపోతుంది నాన పెట్టిన ఆ తర్వాత ఆ బట్టలను సబ్బు లేదా డిటర్జెంట్ ఉంచండి బట్టలను బాగా రుద్దాలి కానీ చాలా గట్టిగా రుద్దకండి బట్టలు బాగా సుప్రబట్టినట్లు భావించి తర్వాత వాటిలో నీటిలో శుభ్రం చేయండి చివరకు బట్టలును ఆరబెట్టండి వివిధ వాతావరణ పరిస్థితుల్లో బట్టలను ఆరబెట్టడానికి కింది చిట్కాలను సహాయపడతాయి తేమ్ తేలికపాటి వర్షంలో బట్టలు ఇవ్వక గట్ట పై ఉంచండి లేదా ఒక తాడుపై వేలాడదీయండి కఠినమైన వర్షంలో బట్టలు యువక పెద్ద ప్లాస్టిక్ కవర్ లో ఉంచండి ఎండిన ఎండగా ఉన్న రోజుల్లో బట్టలను బయట ఆరబెట్టండి చల్లగా ఉన్న రోజుల్లో బట్టలను భాగంలో ఆరబెట్టండి నీరు ఎక్కువగా వృధా అవ్వడానికి అవ్వకుండా చూసుకోవడానికి కింది చిట్కాలు ఉపయోగించుకోవాలి బట్టలు చాలా తరచుగా ఉతకండి

బట్టలను నానబెట్టడానికి ఈ తక్కువ నీటిని ఉపయోగించండి బట్టలు శుభ్రపరచడానికి తక్కువ డిటర్జెంట్ ఉపయోగించండి బట్టలను ఆరబెట్టడానికి శక్తిని ఉపయోగించండి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి తెల్లని బట్టలు ఉతకడానికి మీరు వైట్ డిటర్జెంట్ ను ఉపయోగించవచ్చు రంగు బట్టలు ఉపయోగించడానికి ఉతకడానికి మీరు కలర్ డిటర్జెంట్ ఉపయోగించవచ్చు